నమస్కారం అండి చెప్పండి ఏం కావాలి

తప్పకుండా చెప్తానండి మీ పేరేంటండి కుమారి అండి మీరు ఎక్కడ్నించి వచ్చారండి మా ఆంధ్రప్రదేశ్లో టూరిస్ట్లని ఆకర్షించే ప్రదేశాలు చాలా ఉన్నాయి ముందుగా చూడవలసిన ప్రదేశం ఏంటంటే అరకు అక్కడ జలపాతాలు కొండలు ప్రకృతి అందాలు ఇలాంటివి ఎన్నో ప్రజలను ఆకర్షిస్తున్నాయి అలాగే అక్కడ ఉండే వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఉదయాన్నే వచ్చే ఓ సూర్యోదయం అక్కడ ఉండే మంచు చూడడానికి చాలా బాగుంటుందండి అవునండి మీరు తప్పకుండా వెళ్ళి చూడండి తప్పకుండా చెప్తానండి ఇంకా అంటే వి విశాఖపట్నం అంటే వైజాగ్ అని కూడా అంటారు అక్కడ ఆర్కె బీచ్ ఉంటుంది మీరు ఆ ప్రాంతాన్ని కూడా చూడండి అలాగే మారేడుమిల్లి రంపచోడవరం యానాం పేరుపాలెం దిండి రిసార్ట్స్ విజయవాడ విజయవాడలో ఉన్న టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది నంద్యాలలో ఉన్న అటవీ ప్రాంతం రాజమహేంద్రవరంలోని ఇస్కాన్ టెంపుల్ గోదావరి గేట్ అలాగే అమరావతి కూడా మీరు చూడవచ్చు ఇలా చాలా ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో చూడవలసినవి ఉన్నాయండి ధన్యవాదాలండి